నేను వంటలు బాగా చేస్తాను అనేకమైన వంటలంటే నాకు చాలా ఇష్టము ఏవేవి అంటే గుత్తి వంకాయ చేయడము పప్పు రసం చేయడం అలాగే తియ్య గూరలు కాయగూరలతో అన్ని అనేకరకమైన కాయగూరలతో కారం పులుసులాగా చేయడమూ అలాంటివి నాకు చాలా ఇష్టము అలాగే క్యారెట్తో హాల్వా చేయడము అలాంటివి చేస్తాను ఒకసారి కూడా టీవీ ప్రోగ్రాంలో చూసి అభిరుచిలో కాల్ చేసి మాట్లాడి ఇట్లా అనేక రకమైన వంటల గురించి చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఫోన్ చేశారు రమ్మన్నారు ఒకసారి టీవిలో షోలో కూడా వెళ్ళి ఆ యొక్క వంటకాలన్నీ నేను ఒకసారి చేశాను దాన్ని మా ఫ్రెండ్స్ అందరు కూడా యూట్యూబుల్లో ప్రదర్శించారు అదే ఫస్ట్ ఏం చేశామంటే పప్పు రసం గురించి చెప్పాను నేను పప్పు రసం వచ్చి పప్పు శనగ పప్పు ఉద్దిపప్పు వాటన్నింటిని పెనంపైన వేయించుకొని పొడి లాగ చేసిపెట్టుకోవాలి ఫస్ట్ జిలకర జిలకర కొంచెము మళ్ళీ ధనియాలు అవన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న తర్వాత చింతపండు తీసుకొని చింతపండుని నానబెట్టి ఉప్పు వేసి దాన్ని బాగా నానబెట్టి కలిపి వేరే గిన్నెలో తీసిపెట్టుకోవాలి దాంట్లోనే పసుపు మళ్ళీ కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకోవాలి కలుపుకోవాలి టమెటా కూడా దాంట్లో పిసికి పెట్టుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దాని పైన నూ నూనె పోసి ఆవాలు ఉద్దిపప్పు ఆవాలు పోసి అవి బాగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు వేసి ఈ యొక్క పప్పులు పొడి చేసుకున్న పప్పులను కూడా నూనెలో వేసి వేసి అలాగే ఈ యొక్క రసం కలిపి పెట్టి ఉన్న రసాన్ని కూడా పోసేయాలి పోసి మిక్స్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కొంచెము నురగ వచ్చిన వెంటనే ఆపేస్తే అది ఆపేయాలి అలా దించి కలిపి చూస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కూడా నేను ఆ యొక్క పప్పు రసం చేశాను దాన్ని మా యొక్క ఫ్రెండ్స్ అందరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా దాన్ని ఏం చేశారంటే యూట్యూబ్ ఆన్ చేసి సెల్లో వీడియో తీసి దాన్ని యూట్యూబ్లో కూడా వాళ్ళు పెట్టారు అనేక మంది కూడా దాన్ని చూసి స సబ్స్క్రైబ్ చేసి స సబ్స్క్రైబ్ చేశారు అలాగే కూడా గుత్తి వంకాయ కూడా చాలా బాగా చేస్తా ఉంటాను గుత్తి వంకాయకు కూడా అనేక రకమైనటువంటి గుత్తి వంకాయ మంచివి వంకాయ ఎర్రగా ఉండి దోరగా ఉండే వంకాయ మార్కెట్లోకి వెళ్ళి కొనుకోని వచ్చి కాల్ కేజీ పెట్టుకొని పెట్టుకోవాలి పెట్టుకొని టమెటా ఎరగడ్డలు అలాగే పప్పు శనగ పప్పు పొడి నువ్వుల పొడి ఎత్తి పెట్టుకోవాలి అలాగే ఇవి మిక్సీకి వేయాలి టమాటా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అల్లం మిక్సీ వేసి వేసిన తర్వాత ఈ గుత్తి వంకాయ నాలుగు కట్ చేసి పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ ఈ గుత్తి వంకాయలో ఈ యొక్క మసాలా అంతా కలిపిన తర్వాత పెనంపైన నూనె పోసి ఈ యొక్క గుత్తి వంకాయని కొంతసేపు నూనె ఎక్కువ పోసి తర్వాత దాన్ని వేసి స్టవ్ స్టవ్ పైన పెట్టి కొంసేపు ఒక పది నిముషాలు ఇరవై నిమిషాల తర్వాత మనము దాన్ని ఆప్ చే ఆఫ్ చేస్తే ఆఫ్ చేయాలి దాంట్లోనే కారము పసుపు తగినంత ఉప్పు అదంతా పట్టించి ఒక ఇరవై ముప్పై ని ఇరవై నిమిషాలు కనీసం ఇరవై నిమిషాలు ఉంటే అది బాగా రుచిగా గుత్తి వంకాయ మన ఆంధ్ర కంటే గుత్తి వంకాయ అంటే పేరు చాలామంది కూడా దాని ఇష్టపడి తింటా ఉంటారన్నమాట అలాంటివి కూడా యూట్యూబ్లో నేను పెట్టాను చాలామంది లైక్ చేశారు సబ్స్క్రైబ్ కూడా ఇచ్చారు చాలామంది కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేయడం జరిగింది బాగుంది ఇలాంటి వంటలు అన్నీ కూడా చేసి నేను వంటలన్నీ కూడా చేయడం జరిగిందన్నమాట చాలా బాగా ఉంది ఈ వంటలన్నీ కూడా చేసి ఇంకా అనేకమైన అనేక అంటే బాగా క్యారెట్తో హాల్వా చేయడం హల్వా హల్వా చేయడమంటే చాలా ఇష్టము పండుగలు వచ్చాయంటే ఆ టైములో క్యారెట్ తురుముకొని నెయ్యి తీసి పెట్టుకొని చక్కర పెట్టుకొని పక్కన మనము ఫస్ట్ క్యారెట్ని బాగా నెయ్యి వేసి వేయించుకున్న తర్వాత మళ్ళీ చక్కర కలిపి ముంతమామిడి పప్పు అవ్వంతా వేసి చేస్తే కూడా బ్రెడ్ హాల్వా లాగా క్యారెట్ హాల్వా చాలా టేస్టీగా బాగుంటుంది రుచికరంగా ఇలాంటి మూడు వంటలను నేను చాలా ఎక్కువగా ఇష్టపడే వంట అంటే ఈ మూడు పప్పు రసము గుత్తి వంకాయ ఈ యొక్క క్యారెట్ హాల్వా